నమస్తే అండీ మిది మీ నివాసం ఇక్కడేనా అండీ

మేము కేరళ నుంచి వచ్చాము ఆంధ్రప్రదేశ్ చూద్దాం అని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని చూడదగ్గ ప్రదేశాలు గట్రా ఉన్నాయి అంటే చూడ్డానికని చెప్పి వచ్చామని మాట

అది మీరు ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్నే మేము చూడాలని వీటి కోసం చాలా సార్లు విన్నాము తర్వాతనే యుట్యూబ్ వాటిల్లో కూడా చూస్తున్నాం కదా ఒకసారి మేము నిజంగా వాటిని చూడాలని చెప్పి వచ్చాము అని మాట ఇక్కడికి వాటికి అక్కడికి చేరుకోడానికి రవాణా సౌకర్యలు ఏమన్నా ఉన్నాయా అదేనండీ చూద్దామని వాటి కోసం మాకు ఎవరన్నా చూపించే వాళ్ళు ఉంటారా ఖర్చు ఎంతైనా పర్లేదు చూడడానికి వచ్చినప్పుడు ఖర్చు గురించి ఆలోచించం ఇంక చూడాలని అనుకుంటున్నాం మేము వాటన్నిటిని మీరు కొంచం మాకు సహాయం చేయగలరా చూపించడంలో వాళ్ళతో మాట్లాడడానికి గట్రా సరేనండీ ఓకే ధన్యవాదాలు